నాకు ఇష్టమైన కొన్ని తెలుగు పదాలు మరియు పదబంధాలు మొదటిది నమస్కారం ఇది ఒక సాధారణ తెలుగు పదం దీని అర్థం నమస్కారం బాగున్నారా దీని అర్థం మీరు ఎలా ఉన్నారు అని ధన్యవాదాలు దీనికి అర్థం ధన్యవాదాలు ఇది కృతజ్ఞతను తెలియజేస్తుంది క్షమించండి దీని అర్థం క్షమించండి ఇది తప్పు చేసినప్పుడు లేదా ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు క్షమాపణ చెప్పడానికి ఉపయోగించే పదం దయచేసి దీని అర్థం ఏదైనా అభ్యర్థన చెయ్యడానికి లేదా సహాయం అడగడానికి ఉపయోగించేటప్పుడు ఉపయోగించేది తల్లి దీనర్థం తల్లి ఇది చాలా పవిత్రమైన పదం మరియు ప్రతీ ఒక్కరు తమ తల్లిని ప్రేమిస్తారు నేను తెలుగు మాట్లాడడం మరియు అర్థం చేసుకోవడం చాలా ఆనందిస్తున్నాను తెలుగు చాలా అందమైన భాష మరియు గొప్ప చరిత్ర కలిగుంది నా మాతృభాషకు నేను చాలా గర్వపడుతున్నాను